నేను ఎక్కువగా ఫాలో అయ్యే కొన్ని సామాజిక మాధ్యమాలు అందులో ఫోటోగ్రాఫర్లు గురించి చెప్తాను సామాజిక మాధ్యమాలు ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ మొదలైనవి ఫోటోగ్రాఫర్లలో నాకు ఎంతో ఇష్టమైన వారు సురేంద్రనాథ్ గ్రిల్ శ్రీకాంత్ కుమార్ సాయి శ్రీనివాస్ ఈ ఫోటోగ్రాఫర్లు ప్రకృతి ప్రయాణం మరియు సంస్కృతి యొక్క అద్భుతమైన ఫోటోలను తీస్తారు వారు పని నాకు ప్రేరణను ఇస్తుంది మరియు నేను ఫోటోగ్రఫీని మరింత నేర్చుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది నేను కూడా ఫోటోగ్రఫీ గురించి నేర్చుకోవడానికి మరియు ఇతర ఫోటోగ్రాఫర్లతో కనెక్ట్ అవ్వడానికి కొన్ని ఫోటోగ్రఫీ సమూహాలు మరియు ఫారంలను ఫాలో చేస్తు ఉంటాను